ఎక్కువగా మా దగ్గర సాంప్రదాయకంగా వండే వంటలు అంటే ఏం చెప్పాలి అంటే దేవుడికి నైవేద్యం వండుతారు ఇది సంప్రదాయకంగా కూడా వండుతారు దీంట్లో ఏమేం వేస్తారు బెల్లము ఇంకా ఇంగువ కొంచెం రైస్ అలాగే కొంచెం షుగర్ కూడా వేసి దేవుడికి నైవేద్యంగా ఇలాచీ పౌడర్ అలాంటి వేసి దేవుడుకి నైవేద్యం పెట్టి ఇతరులు కూడా తనే తింటారు ఇంకా ఇంకా కొన్ని చెప్పాలి అంటే పులిహోర కూడా చేస్తారు పులిహోర కూడా చాలా సందర్భాలల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వినాయకుడిని పెట్టినప్పుడు మంచిగా పులిహోర పెట్టేసి అవి నాయకుడి దగ్గర ప్రసాదంలాగా పంచడం చాలా బాగా చేస్తారు ఇప్పటికీ కూడా ఏదైనా ఫంక్షన్ ఏదైనా దేవుడికి ప్రసాదం పంచాలి అనేసి అని అనుకున్నప్పుడు పులిహోరని కూడా దాన్ని మా దగ్గర అయితే పులిహోరని కూడా పంచుతారు ఏంటి అంటే పులిహోరలో చింతపండు బాగా పిసికి మంచి చింతపండు పల్లీలు పప్పులు అవన్నీ వేసి చాలా బాగా చేస్తారు పులిహోర కూడా చాలా బాగా చేస్తారు ఇంకా చెప్పాలి అనేసి అంటే చాలా వరకి కూడా మా దగ్గర సాంప్ర కూరలు అన్నీ కూడా చిక్కుడు కాయలు అలాంటి కూరలు అన్నీ కూడా బాగానే వంట చేస్తూ ఉంటాము